మనము ఒక ప్లాన్ చేసినాం ఆ ప్లాన్ పేరు గోవా చాలా మంచిగా ఉంటుంది ఆ ప్లేస్ ఎండకాలంలో సీజన్లో మనకు అలాంటి ప్లేస్ రకరకాలుగా ఉంటాయి మంచిగా అనిపిస్తాయి గోవా లాంటి ఎక్కడెక్కడో మంచిగా చెట్లు అన్నీ వాటర్లు అన్నీప్లేసెస్ రకరకాల బీచులు ఆర్కే బీచు ఇలాంటి ప్లేసులు ఇలాంటి పేర్లవి బీచులు మన కాడ మంచిగా ఉంటాయి రూమ్స్ ఉంటాయి

మంచిగా పోతాం ఇంకా శబరిమల ఎంత కష్టపడి శబరిమల వేసి పాదయాత్రతో కూడా పోతారు చాలా మంది ప్రజలు కూడా ఆనందంగా గౌరవంతో మనకు మంచిగా పోవాలని అనుకుంటాం మనం కాలంలో ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ ఎవరైనా సరే మనం మంచిగా ఉండాలని కోరుకుంటాం ఎంజాయ్ అంటే ఎవరైనా సరే ఎంజాయ్ అనుకుంటారు పైసలుతో పైసలు లేకున్నా పైసలు ఉన్న లోన్ తీసుకొని అయిన సరే మంచిగా అందరం గోవాకి అయిన కేదార్నాథ్కి అయిన అరుణాచలం అయిన తిరుపతి అయిన సీజన్లో మనకు ఆనందం గౌరవం ఉండాలని పోతాం అందుకే మనం మంచిగా సెలవులలో అయిన సరే ఎప్పుడైనా సరే సీజన్లో పోవాలని మనము అనుకుంటున్నాం కుటుంబంతోమనం ప్రయాణం అలాగే ఉండాలని మనము

ఉండాలి గౌరవించాలని మనం మంచిగా ఉండాలి అని మనం మంచిగా కోరుకుంటు మంచిగా ఎంజాయ్ చేయాలి కాలంలో ప్రయాణం చేయడం అంటే మనకు మంచి అనిపిస్తుంది స్విమ్మింగ్ ఉంటుంది నేచర్ ఉంటుంది మంచిగా ఎడారి ప్రకృతి చాలా మంచిగా ఆనందంగా అందంగా ఉంటుంది మనకు చాలా మంచిగా ఉండాలి అని

కోరుకుంటున్నాను మీరు కూడా మీ ఫ్రెండ్స్తో ఒక పాటి మంచిగా ఉండాలి అని కోరుకుంటు నేను మీ మంచి మనిషి అని నేను మంచిగా ఉంటున్నాను అని మీకు కూడా మీ కాలంలో ప్రయాణం మంచిగా ముందుకు సాగాలని నేను చెప్తున్నా ఇలాంటి ప్లేసెస్ మనం ఎప్పుడు మిస్ అవ్వద్దు మంచిగా పోవాలి ఒక్కొక్కరు పైసలు ఒక టెన్ థౌసండ్ ఒక ఫైవ్ థౌసండ్ వేసుకొని ట్రిప్ ప్లాన్ చేసుకొని పోవాలని మనం కోరుకుంటు మన ఫ్రెండ్స్ ఫ్యామిలీతో మంచిగా ప్లేసెస్ ఆనందంగా గౌరవించాలని మనం మంచిగా ఆనందించాలని మనం చెప్పుకుంటున్నాం అందుకు మీరు మీ మంచి ప్రయాణాన్ని మంచిగా పోవాలని ఎంజాయ్ చేసుకుంటు మంచిగా ఉండాలని నేను చెప్తున్నాను మన కాలంలో ప్రయాణం మంచిగా ఇష్టంగా